నమస్తే సార్ నేను ఒక ట్యాక్సీ బుక్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ దగ్గర్లో ఏదైనా ట్యాక్సీ అందుబాటులో ఉంటాయా ఓ అవునా అయితే చాలా మంచింది కానీ ఇక్కడ నుండి రాజమండ్రి వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుంది అవునా అంత ఖర్చవుతుందా అయ్యో సరే సార్ అయితే నాకొక ఆటో కావాలి సార్ అక్కడ దగ్గర్లో ఏదైనా ఆటో స్ట్యాండ్ ఉందా అయితే నాకొక ఆటో కావాలి సార్ నేను నా కుటుంబ సభ్యులు కలిసి వెళ్లాలనుకుంటున్నాము అందుకే నాకు ఒక ఆటో బుక్ చేయరా సరే సార్ మేము ఇప్పుడు వెళ్ళి సాయంత్రానికి కలిసి వస్తాము కొంచెం తక్కువలోనే ఆటో బుక్ చేయండి సార్ ధన్యవాదములు